తెలుగు భాషను భారతదేశపు అధికారిక భాష అయిన హిందీతో పోలిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే దేశభాషలందు తెలుగు లెస్స అని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు ఇప్పుడు ప్రస్తుతానికి మన భారతదేశంలో హిందీ తరువాత ఎక్కువగా మాట్లాడుతున్న భాష తెలుగునే తెలుగు భారతదేశపు అధికారిక భాషగా మారితే చాలా మంది తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి చాలా వ్యవహారాలు చాలా ఉపయోగాలు తప్పకుండా ఉంటాయని అనుకుంటున్నాను